తూర్పు గోదావరి జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది ప్రజలకు అవగాహన అలాగే అవసరాలను తీర్చడానికి కృషి చేసే విధంగా ఉంటుంది ఈ వ్యవస్థ రాష్ట్రంలోనే జాతీయ కార్యక్రమం వల్ల పిల్లల సంరక్షణ వంటి కార్యక్రమాలు చేబడుతూ ఉంటుంది అలాగే ప్రసూతి సంరక్షణ వంటి ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య కార్యక్రమాలను అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి అలాగే కార్యక్రమాలను పిల్లల ఆరోగ్యాన్ని బాగా అభివృద్ధి చేయడానికి అలాగే ప్రస్తుత ప్రసూతి మరణాలను తగ్గించడానికి ఒక గొప్ప అవగాహనా అనేది తెలిపే విధంగా ఉండాలి ఈయొక్క తూర్పు గోదావరి జిల్లాలో ఆరోగ్య సంరక్షణ ఈ వ్యవస్థలో కొన్ని దారుణమైన పరిస్థితులని కూడా ఈ తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలు అనుభవిస్తున్నారు అవి ఏమిటంటే సరైన వైద్య నిపుణులు లేకపోవడం వల్ల ఈయొక్క అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు అనేది పడుతున్నారు అలాగే సరైన వైద్య ఆరోగ్య గురించి అవగాహన అనేది లేకపోవడం వల్ల ఈయొక్క ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈయొక్క ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు కలిపి పని చేసే కనుక కనుక చాలా మంది ప్రజలు సంతోషిస్తారు అలాగే మంచి ఆరోగ్యంగా ఉంటారు